పశువులు ఒంగోలు జాతులు అవి మేము ఎలా గుర్తుపడతామంటే ఒంగోలు జాతికి చెందినవి పశువులు ఆరోగ్యంగా ఎత్తు అంటే ఎత్తు దృఢంగా మంచిగా బలంగా ఉంటవి

ఆ జాతులను

పశువులను చూసి ఆ సైజు వాటి ఆకారాన్ని చూసి ఏ జాతులో మేము గుర్తుపట్టి ఆ జాతులను చూస్తున్నాం అలాగే పొంగనూరు జాతి పొంగనూరు జాతి అంటే చిన్న సైజులో ఉంటాయి ఆ చిన్న సైజులో పొంగనూరు జాతి అయ్యి మేము గుర్తించడం జరుగుతుంది జెర్సీ అంటే అవి మధ్య రకం మీడియం సైజులో ఉంటాయి ఆ జాతులను గుర్తించడం జరుగుతుంది అలాగే మాకు తెలియని ఎడల కొందరి సలహాలు తీసుకొని ఇవి ఏ జాతివో చెందినవి అని చెెప్పేసి వాళ్ళ సలహా మాకున్న సలహాదారులు వాళ్ళని అడిగి మేము సలహా తీసుకొని ఇవి కరెక్ట్ జాతి అయినా లేదా ఏమైనా కల్తీ ఉన్నా కూడా మేము గుర్తించి జరుగుతుంది